కరెంటు వల్ల వచ్చే కొన్ని ప్రమాదాలు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ముందుగా మన ఇంట్లో అయినా లేకపోతే ఇతర ప్రాంతాల్లో అయినా మనకి ఏదన్న కరెంటు షాక్ కొట్టినప్పుడు మనం అది తడి చేతులతోనూ లేకపోతే ఎటువంటి చొప్పులు లాంటివి వేసుకోకుండా ఉన్నప్పుడు ఏదన్నా కరెంట్ వస్తువులను అది ఆన్ లో ఉన్నప్పుడు పట్టుకుంటే మనకి షాక్ అనేది కొడుతుంది దాని వల్ల మనం గాయాలతో బయటపడచ్చు లేదా ప్రాణం పోయే పరిస్థితి కూడా కొన్ని ఉన్నాయి ఇలా కరెంట్ వల్ల వచ్చే కొన్ని ప్రమాదాలు గురించి ఇప్పుడు చెప్తాను అంటే ముందుగా కరెంట్ షాక్ అంటారు లేకపోతే విద్యుత్షాక్ ఈ కరెంట్ అనేది మన శరీరం ద్వారా లేకపోతే డైరెక్ట్ గా అక్కడ్నించి స్విచ్ బోర్డు నుంచి మన శరీరం నుంచి అలా భూమిలోకి వెళ్ళడం జరుగుతుంది దీనివల్ల మనకేంటంటే షాక్ అనేది ఇవ్వడం వల్ల అవ్వడం వల్ల గుండె గుండెపోటు రావడం లేదంటే గుండె ఆగిపోవడం లేదా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి స్వ శ్వాస అనేది ఆడక పోవడం కొన్నిసార్లైతే చనిపోవడం కూడా ఇలా జరుగుతుంది ఇటువంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఇలాంటి కరెంట్ ప్రమాదాలు జరిగినప్పుడు దారితీస్తుంది అలాగే కొన్నిసార్లు అగ్ని ప్రమాదాలు అంటే మనం చూసినట్లయితే హై టెన్షన్ వైర్లు అటు ఇటు గాలికి కదిలినప్పుడు దాని నుంచి తగిలినప్పుడు ఒక నిప్పురవ్వ వచ్చి అక్కడ ఏదైనా అడ్డుకోవడం వంటివి ఇలాంటి జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వైర్లు లేదా పరికరాలు కొన్ని ఉంటాయి అప్పుడు అవి ఒకేలా అగ్ని ప్రమాదానికి గురైతే గనుక కొన్నిసార్లు అక్కడ ఉన్నవారు గాయాలతో లేకపోతే మరణం కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి విద్యుత్ కాల్చడం అంటే విద్యుత్వైర్లు లేదా పరికరాలు వేడిగా ఉండటం అంటే ఎండాకాలంలో కొన్ని చూసినట్లయితే వాటంతట అవే పేలిపోతాయి అవి ఇలాంటి మన దగ్గర ఉన్నాం అనుకోండి మన శరీరం కాలిపోవడం లేకపోతే విద్యుత్కాల్చడం వల్ల తీవ్రమైన గాయాలతో లేకపోతే హాస్పిటల్ వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి ఇట్నింటి ఇటువంటి వాటి నుండి మనము కాపాడుకోడానికి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకునే పద్ధతులు ఏమిటంటే ఏదన్న విద్యుత్ పరికరాల దగ్గరికి లేకపోతే వాట్ని ఉపయోగించడానికి వెళ్ళినప్పుడు వాటిని సరిగ్గా ఎలాగైతే వాడలో అలాగే వాడాలి వాటి గురించి మనం నేర్చుకొని వెళ్ళాలి సరైన విధంగా ఉపయోగించినట్లయితే అప్పుడు అది మంచిగా ఉంటుంది విద్యుత్ పరికరాలు ఎప్పుడూ తడిచేతులతో లేదా తడి నేలపై మనం ఉండి వాడకూడదు అని పట్టుకోకూడదు లేకపోతే దాని పని చేయకూడదు విద్యుత్ వైర్లు లేదా పరికరాలు మరమత్తులు ఇలాంటి అంటే వాటిని సరిచేస్తున్నప్పుడు గానీ మనం వాటి దగ్గరగా వెళ్ళి చూడకూడదు అంటే చూడకూడదు అంటే వాళ్ళు వాటిని మనం ముందుగా పరిశీలించి అవి మంచిగా పనిచేస్తున్నాయి అంటేనే వాటిని చేయడం జరుగుతుంది ఇలా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కరెంట్ షాక్ నుంచి లేకపోతే దాని వల్ల సంభవించే ప్రమాదాల నుంచి మనం బయటపడవచ్చు